కోనసీమ జిల్లాలో ప్రధాన సాంస్కృతిక సామాజిక సాంప్రదాయాలు అందులో ముఖ్యంగా భాషా మతం ఆచార వ్యవహారాలు వివిధ మత ఆచారాలు కూడా చాలా పాటిస్తారు అయితే అందులో ముందుగా మనం భాష కోసం మాట్లాడుకున్నాము భాష ఏంటి అంటే ఎన్ని భాషలు ఉన్నా మనకి తెలుగు భాషగా ప్రాముఖ్యత కావున తెలుగు భాష ఎక్కువగా మాట్లాడతారు తర్వాత మిగిలనవన్నీ హిందీ ఇంగ్లీష్ ఇవన్నీ కొద్దీ కొద్దిగా మాట్లాడుతారు ముందుగా తెలుగు ఇచ్చిన తెలుగుకు ఇచ్చిన ప్రాధాన్యత మన ఇండియాలో ఎక్కడన్న సరే తెలుగుకి ఇచ్చిన ప్రాధాన్యత ఎవ్వరు ఇవ్వరు ఎక్కడ ఇవ్వరు తెలుగు చాలా ఇంపార్టెంట్ కావున అనేక రకాల భాషలు ఉండవచ్చు కాకపోతే మన తెలుగుకున్న ప్రాధాన్యత దేనికి ఉండదు అలాగే ఆ కొన్ని కొన్ని తెలుగులో మాట్లాడే పదాలు మనం మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి ఆ అందుకే మనమందరం చాలా అందంగా మాట్లాడుతూ ఉంటారు తెలుగు ముఖ్యంగా చాలామంది చాలా సంతోషంగా ఉంటారు తర్వాత మతో మతం అనేది ఒక క్యాస్ట్ మాత్రమే కాకపోతే చాలామంది అనేక మతాలు ఉంటాయి హిందువని క్రిస్టియన్ అని ముస్లిమ్స్ అని అనేకరకాల మతాలు ఉంటాయి మనం అనుకున్నట్టుగానే కానీ అన్ని ఎన్ని మతాలున్నా సరే అందరూ ఒకటే ఎంతమంది దేవుళ్ళు ఉన్నా ఒకే దేవుడు మనకి కాకపోతే మనం చూసే విధానం బట్టే ఉంటుంది అది మతమైనా కులమైన దేవుడైన ఏదైనా సరే మనం చూసే కళ్ళను బట్టి మన విన్న చెవులు బట్టి ఉంటుంది మతాల్లో కూడా అంతే కాకపోతే ఒకప్పుడు మతం అంటే చాలా వేరువేరుగా మా మతములు మాతోనే మాట్లాడాలి అనే కొన్ని దుర్మార్గపు ఆలోచనలు ఉండేది ఇప్పుడు అలా కాదు ఏ మతమైనా ఏ ఎవరి మతమైనా అందరు కలిసికట్టుగానే ఉంటున్నారు కోనసీమ జిల్లాలో కూడా మతాన్ని ఎప్పుడు అడ్డుగా తీసుకుని మాట్లాడుకోకపోవడాలు గొడవలు కొట్టుకోక గొడవలు గట్లా జరగవు దాని తర్వాత వచ్చి ఆచార్య వ్యవహారాలు ఆచార్య ఆచారాలంటే ఏముంది చాలా మంది క్రిస్టియన్స్ అయితే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి హెడ్ బాత్ చేసి అనేసి అనుకుంటారు అలాగే హిందూస్ సోమవారం అని గురువారం అని శనివారం అని తలకుస్నానం చేసి గుడికి వెళ్ళడం ఆడపిల్లలైతే సాంప్రదాయంగా చీరలు కట్టుకుని పద్ధతిగా రెడి అయ్యి వెళ్ళడం ఇవన్నీ ఆచారాలే అలాగే ముస్లిమ్స్ అంటే ప్రతి శుక్రవారం వెళ్ళి నమాజ్ చేయడం ఇవన్నీ ఆచార వ్యవహారాల్లోకోస్తాయి ప్రతి ఒక్కరు ఈ కులమైన సరే ప్రతి ఒక్కరూ ఏ మతమైనా ఏ దేవుడు వేరైనా సరే ప్రతి ఒక్కరూ సాంప్రదాయంగా ఆచరణ పాటిస్తూనే వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు ఈ విధంగా కోనసీమ జిల్లాలో ప్రధాన సంస్థలు సామాజిక సాంప్రదాయాలు ఈ రకంగా ఉన్నాయి